పెంపుడు జంతువులు అంటే ఇష్టమే కుక్క ఆవు కోడి పిల్లి ఉన్నాయి కుక్కను పెంచడం వల్ల విశ్వాసంగా ఉంటుంది ఇంటికి కాపాలదారిగాను ఉంటుంది కాబట్టి కుక్కంటే నాకు చాలా ఇష్టం ఆవు ఆవు ఇక ఆవంటే పాలనిస్తుంది జీవనాధారం కూడా సాగుతుంది ఆవు పాలు తాగడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటారు కోడి కోడిని పెంచడం వల్ల కోడి గుడ్డు పెడుతుంది కోడి గుడ్లను పొదగడం వల్ల కోళ్ల పెంపు అధికమవుతుంది గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి పెంపుడు జంతువులు అంటే నాకు చాలా ఇష్టం